మన దేశంలో సినిమా యాక్టర్స్ కానీ లేదా పెయింటింగ్స్ వేసేవాళ్ళు కానీ ఎవరైనా సంగీత విద్వాంసులు కానీ నృత్యకళాశాల కానీ ఇలాంటివాళ్ళు చాలామంది ఉంటూనే ఉంటారు వీళ్ళు వుర్క్ వీళ్ళ పని ఎలా ఉంటుంది అంటే చాలా హార్డు వర్క్ ఉంటుంది అంటే ఇంకా ఇంకా ఏమి ఆలోచించరు ఆ వృత్తిలో ఉన్నారు కదా అనే ఇంకా వాళ్ళు అన్ని మర్చిపోయి దానికి తగట్టు న్యాయం చేసి అన్ని బాగానే చేస్తారు కానీ మన దేశంలో ఏంచేస్తారంటే ఇలాంటి స్కిల్ టాలెంటెడ్ ఉన్న మనుషుల్ని గుర్తించరు ఎప్పుడు ఎప్పుడు గుర్తించరు ఇప్పుడు ఒక ఎదైనా సినిమా హిట్టైనా ఎదైనా పెయిటింగు మనకి ఆల్మోస్టు అంతా టీవీలో వచ్చేవరకు వచ్చి బాగానే చేశారు పెయింటింగ్లో చాలా అర్దముంది అన్నదానిలో అయినాసరే ఏదైనా సంగీతంలో కానీ ఏ విషయంలో అయిన ఎలాంటి ఇలాంటివి సంబంచిన ఎలాంటి విషయాల్లో అయినా సరే అన్ని ఫస్టే ఫస్టే ఒక మొదటిసారే బాగా హిట్టయింది అని అనుకునేసరికీ మిగతాటైములో ఇంకవాళ్ళని రానివ్వరు పైకి ఎందుకో తెలీదు మరి అలా ఆగిపోతారు మళ్ళీ వాళ్ళు కనిపించాలంటే ఎన్నో సినిమాలు తీయాలి ఎన్నో పెయిటింగ్స్ వేయాలి ఎన్నో కలర్స్ ఎన్నో నృత్యకళశాలకి హెడ్ అయ్యి ఉండాలి ఇలాంటివి చాలానే ఫేస్ చేస్తునారు అందరు ఎందుకోమరి తెలీదుకాని ఇలాంటి వాటిలో చాలా వెనుకపడి ఉన్నారు ఎందుకువాళ్ళు వాళ్ళు అలా చూస్తాన్నారో అర్దంకాదు మళ్ళీ వాళ్ళు చూడాలంటే చాలా సమయమే పడతుంది